బైకింగ్ చేస్తున్న అప్పుడు తీసుకోవలసిన పరిణామాలు ఏమిటి అంటే ముఖ్యంగా బైక్ కండిషన్లో ఉందో తెలుసుకోవాలి అలాగే ఇంజిన్ ఆయిల్ బ్రేకులు టైరులో గాలి ఉందో లేదో అలాగే బైక్ అంతా కండిషన్లో ఉందా నీటుగా ఉందా అలాగే ఏమి ఏం పార్ట్స్ ఏమి అన్నా లూజుగా ఉన్నాయా అలాగే మనం చేతులకి గ్లవ్స్లు వేసుకోవడం మంచి జాకెట్ వేసుకోవడం అలాగే హెల్మెట్ ప్రత్యేకముగా మనం హెల్మెట్ క్యారీ చేయాలి అలాగే షూస్ ఎందుకు అంటే బైకింగ్ చేసిన అప్పుడు మనం ఈ పర్టికులరుగా మనం ఇవి అన్నీ ఫాలో అవ్వాలి అలాగే మనం ముఖ్యంగా ఎక్కడికి అన్నా మంచి రోడ్లలో వెళ్ళిన వెళ్ళ ఎలా వెళ్ళాలి అలాగే అనేక గతుకులు అలాగే అలాగే టర్నింగ్స్ కడ వచ్చినప్పుడు అలా మనము ఎలా వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే మనం ముఖ్యంగా బైకు లో కాగి మనం పెట్టుకో వలసిన కాగితాలు ఏంటి అంటే ఆర్సి బుక్కు బైక్ కాగితాలు లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లాంటివి మనం పర్టికులర్గా క్యారీ చేయాలి ఎందుకు అంటే ఎక్కడికి అయినా దూరంగా ప్రాంతాలు వెళ్ళినప్పుడు మనలను కొంత మంది పోలీసులు అడుగుతూ ఉంటారు మీ కాగితాలు ఏంటి మీ లైసెన్సు ఏంటి సో మనము ప్రత్యేకించి మనం ఇవి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా మనం బైకింగ్ చేస్తూ ఎటువంటి మనకు దురా దురాగతాలు రాకుండా చేసుకోవాలి